ఏటీఎం కార్డు లో అమౌంట్ ఎలా విత్ డ్రా చేయాలి ఫస్ట్ మనం ఏటీఎం కార్డు లో మనం అమౌంట్ ఎలా విత్ డ్రా చేయాలంటే ఏటీఎం దగ్గర వెళ్ళి అక్కడ మన ఏటీఎం కార్డు ను ఇన్సెర్ట్ చేయాలి తద్వారా మనము ఆ ఇన్సెర్ట్ చేసిన కార్డు ను మనం అడుగుతుంది విత్ డ్రా క్యాష్ అని అక్కడ మనం విత్ డ్రా క్యాష్ ని మనం ప్రెస్ చేయాలి ఆ విత్ డ్రా క్యాష్ ని ప్రెస్ చేశాక తద్వారా మనం తెలుసుకున్న ఆ యొక్క క్యాష్ సేవింగ్స్ బ్యాంక్ ఆర్ కరెంట్ బ్యాంక్ అని అడుగుతుంది మనం సేవింగ్స్ అని నొక్కాలి అక్కడ సేవింగ్స్ అని నొక్కిన తర్వాత మనకి ఎంత అమౌంట్ కావాలో అని మన చూపిస్తుంది అప్పుడు మనం ఎంత అమౌంట్ ఇవ్వాలి అక్కడ మనం మనీ ఎంటర్ చేయాలి తద్వారా మనం మనీ ఎంటర్ చేసిన తర్వాత మన పిన్ అంటే మన పాస్ వర్డ్ మన పాస్ వర్డ్ ఫోర్ డిజిట్స్ ఉంటాయి అవి మనం అక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అని కొట్టిన తర్వాత మన అమౌంట్ ప్రొసీజర్ అవుతుంది అది మన అమౌంట్ ని బయటకి తెప్పిస్తుంది ఆ అమౌంట్ మనం తీసుకున్న తర్వాత ఒకసారి మనం దానిని కౌంట్ చేసిన తర్వాత మన బ్యాంక్ బ్యాలెన్స్ లో బ్యాలెన్స్ అమౌంట్ మనకి చూడొచ్చు బ్యాలెన్స్ ఎంక్వయిరీ వెళ్ళి మనం బ్యాలెన్స్ అమౌంట్ ని చూడొచ్చు తద్వారా మళ్ళీ పిన్ అడుగుతుంది మళ్ళీ మన పిన్ ని మనం అడగాలి అడిగిన తర్వాత అది చూపిస్తుంది అది చూపించిన తర్వాత మనకి బిల్ వస్తుంది ఆ బిల్ మన కరెంట్ బ్యాలెన్స్ ఎంత మనం ఎంత విత్ డ్రా చేసాము మన అమౌంట్ చెక్ బ్యాలెన్స్ మన హిస్టరీ మొత్తం చూపిస్తుంది తద్వారా మన ఏటీఎం కార్డ్ ని యూస్ చేయొచ్చు తద్వారా మనం ఎన్నో విషయాన్ని మనం తెలుసుకోవచ్చు కూడా ఇలాంటి ఏటీఎం మిషన్స్ అక్కడక్కడ మన సిటీస్ లలో మన విలేజెస్ లల్లో కూడా తెప్పిస్తున్నారు ఇది బాగా అభివృద్ధి చెందాలని నేను తెలియజేస్తున్నాను ఈ యొక్క అభిప్రాయాలను ఎన్నో విషయాలను కూడా తెలియజేసుకుంటూ ఎన్నో విషయాలు కూడా తెలియజేసుకుంటూ ఉండాలి ఇలాంటి విషయాలు ఎన్నో అభిక్రాయం కూడా తెలుసుకోవచ్చు ఇట్టాంటి మిషన్లు కూడా వ్యవహరిస్తూ ఎన్నో అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ యొక్క ఏటీఎం మిషిన్స్ కూడా దీన్ని చేస్తున్నారు ఎన్నో అవయవాలు కూడా తెలియజేసే కోఆర్డినేటర్ కోషన్ ఇంతటితో ముగిస్తున్నాను